హలో ఆదిత్య చికెన్ సెంటర్ మాకు ఎల్లుండి ఫంక్షన్ ఉంది అండి చికెన్ కావాలి చెవులు కుట్టిస్తున్నాం అండి మా బిడ్డవి ఎంత అంటే ఒక అరవై మంది దాకా వస్తారు ఎంత పడుతుంది అందాజు చెప్పుర్రు మీరు పదిహేను కిలోల సరే అండి మరి కిలోకు ఎంత అండి కిలోకు రెండు వందలు కొంచెం తక్కువ చూడరాదుర్రి రెండు వందలు అంటారా ఇక గదేమాటా అండి రెండు వందలు అంటే పదిహేను కిలోలు మాకు మరి ఎల్లుండి కావాలి పది గంటల వరకు

లేట్ అంటే ఎంత టైం పడుతుంది ఒకటి రెండు కాదు ఒక పదకొండింటి వరకు చూడరాదుర్రి మంచిగా కొట్టుర్రి ముక్కలు చిన్న చిన్నగా ఏ గా పీసులు ఎందుకు చూట్టాలకు మేము వండుకునే కిలో రెండు కిలో అయితే లెగ్ పీసులు కానీ అందరికి పదిహేను కిలోలు కొడితే అందరు దాని కోసం కొట్టుకుంటారు మరల అరే మీ చికెన్ సెంటర్ మంచిది కాబట్టి చేసినాం అండి కొంచెం మంచిగా చూసి కొట్టుర్రి పిచ్చి పిచ్చివి కొట్టకుర్రి మీరు తీసుకు వస్తారా చార్జ్లు పడతాయా మేము ఇస్తున్నాం కదా పైసలు చార్జ్లు ఎంత పడతాయి అయిదు వందలు అయిదు వందలు అంటే కష్టం ఒక మూడు వందలు తీసుకోర్రి అరే మీరు ఎంత దూరం తీసుకు వస్తారొ అంత దాకా ఒక మూడు వందలు తీసుకోర్రి సరే అండి